హాయ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి

వాటి ప్రైసెస్ చెప్పుతారా కొంచెం ఎయిట్ పీసెస్ ఇవ్వండి ఓకే ఓకే ఆ నాకే ఓకే ఓకే నవ్ ఓకే

ఓకే ఓకే ఓకే ఓకే కొంచెం బ్లర్ బ్లర్ వచ్చాయండి ఓకే ఓకే ఓకే ఓకేనా ఓకే అండి ఓకే మా పాపకి కూడా తీయ్యండి

ఆమెకు కూడా ఎయిట్

ఓకే ఓకే పర్ఫెక్ట్ అండి ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి